ఈ సాంకేతికత పెరగడం వల్ల మన జీవితంలో కూడా చాలా మార్పులు అనేవి రావడం జరిగింది ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఇదివరకు సిమ్ అంటే త్రీ జీ ఫోర్ జీ అనేవారు ఈ మధ్యకాలంలో సిమ్ ఫైవ్ జీ సిమ్లు అంటున్నారు అలాగే ఫైవ్ జీ ఫోన్లు కూడా అంటున్నారు చాలా రకాల ఏమంటారు ఫోన్లు అనేవి తీసుకురావడం జరిగింది ఫైవ్ జీలో అది కూడా మరీ ఎక్కువ కాస్ట్ కూడా కాకుండా చాలా ఇరవైవేల లోపల కూడా నీకు ఫైవ్ జీ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఇది వరకు రోజుల్లో మనం ఎలా ఉండేదంటే మా ముత్తాత అంటే తాతల కాలంలో ఎలా ఉండేది అంటే జస్ట్ ఏమండేవారు రేడియోలు మాత్రమే ఉండేయి వాళ్ళు వార్తలు వినాలన్నా లేకపోతే ఏమన్నా పాటలు వినాలన్నా లేకపోతే ఇలాంటివి ఏమన్నా చేయాలన్నా కానీ వాళ్ళు అదే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడడం ఇలా వాళ్ళు ఏం మాట్లాడాలన్నా కానీ రేడియో ద్వారా మాట్లాడడం అనేది చూసాము చాలాసార్లు దాన్ రేడియో అయిన తర్వాత మనకి చిన్న చిన్న కలర్ కలర్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు అనేవి రావడం జరిగాయి బ్లాక్ అండ్ వైట్ టీవీలో కూడా ఎక్కువ ఛానల్ అనేవి కాదు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏం వచ్చేయంటే సప్తగిరి ఛానల్ అనేది ఒకటి వచ్చేది దాంతోపాటు ఇంకొకటి నేషనల్ టీవీ ఛానల్ ఒకటి వచ్చేది అలా రెండు మూడు ఛానల్ తప్ప ఎక్కువ ఛానల్ వచ్చేవి కాదంట మా తాతగారు నాకు చెప్పేవారు అప్పట్లో ఆ టీవీలో కూడా ఇదివరకట్లా రేడియోలో ఎలా అయితే వార్తలు వినేవారో అదే విధంగా ఆ ఛానల్లో వార్తలు అలాగే చిన్న చిన్న రాజకీయ నాయకులు మాటలు మాట్లాడడం లేకపోతే ఏదన్నా మూకీ సినిమాలు వచ్చేవి మూకీ సినిమాలు అంటే మనకి విని వినపడవు జస్ట్ వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు వాళ్ళు చేసే చేష్టలు లేకపోతే వాళ్ళు చేసే ప్ర ప్రవర్తన ద్వారా మనకి వినోదం అనేది ఉండేది ఆ రోజుల్లో దాని తర్వాత ఉండేకొద్దీ కాలం మారేకొద్దీ ఏమైందంటే తర్వాత తర్వాత ఛానల్ అనేవి పెరగడం జరిగింది ఛానళ్ళు పెరగడం అలాగే ఇప్పుడు సినిమాలు సినిమాలనేవి రావడం జరిగింది తర్వాత తర్వాత మూకీ సినిమాల తర్వాత మనకి మాటల్లో టాకీ టాకీస్ అనేవి వచ్చాయి అందులో చాలా రకాల హీరో పా పాత్రలు హీరోయిన్లు అప్పటినుంచి మొదలవడం జరిగింది అప్పట్లో మన తాతగార్లకి వాళ్ళకి అయ్యొక పెద్ద వినోదం సినిమాలు అంటే ఆ సినిమాల్లో బాగా పేరుపొందింది ఎవరంటే మన మన తెలుగులో అయితే ఎవరు ఎన్టీ రామారావు అంటారు లేకపోతే అంతకుముందు ఇంకా చాలా మంది ఉంటారు రేలంగి నాగేశ్వరరావు గారని ఆయన ఒక హాస్యనటుడు అలాగే హీరోయిన్లకు వచ్చేసరికి మనకి సావిత్రి అని లేకపోతే అత్త పాత్రలో కొంతమంది ఉంటారు కదండీ గయ్యాళి అత్త అని ఆవిడ పేరు మంగతాయారనుకుంటా అలాంటి వారు కొంతమంది చాలా పాత్రలు పోషించి వారు ఇలాంటి పేరు ప్రఖ్యాతలు పొందిన వారు చాలామంది ఉన్నారు రోజుల్లో అలా అలా మనకి కాలం మారేకొద్దీ ఫోన్లు అనేవి రావడం జరిగేది ఇదివరకటి రోజుల్లో ల్యాండ్లైన్ అనేవి ఉండేవి ఇంట్లో ఒక ఫోన్ ఉండేది ఆ ఫోన్లు మాత్రమే వారు వాడుతూ ఉండేవారు అంటే ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా కానీ ల్యాండ్లైన్ ద్వారా చేసేవారు దానికి సపరేట్గా బిల్ అనేది కడుతూ ఉండేవారు ఆ తర్వాత చిన్న కీప్యాడ్ ఫోన్లు అనేవి రావడం జరిగింది కీప్యాడ్ ఫోన్లో ఆ కీ ఆ కీప్యాడ్ ఫోన్లలో ఎలా ఉండేదంటే మనం ఎవరికన్నా ఫోన్ చేయాలంటే దాంట్లో ఒక పది రూపాయిలో ఇరవై రూపాయలనే మెయిన్ బాలన్స్ అనేది వేసుకోవడం జరగాలి ఆ మెయిన్ బాలన్స్ వేసుకుంటే తప్ప మనం ఎదుటివారికి ఫోన్ అనేది వెళ్ళదు కొత్తలో ఏ సి ఏ సిమ్లు ఉండేవంటే మనకి వోడాఫోన్ అని ఎయిర్టెల్ అని డొకోమో అని టాటాడొకోమో అని ఇలాంటి సిమ్లు అనేవి ఉండేవి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత చెందిన సిమ్ ఏంటంటే మన భారతీయ సిమ్ అది బ బిఎస్ఎన్ఎల్ అని భారతీయ నిగంసేవక్ అనేది ఉంటుంది ఆ సిమ్లు కూడా ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చేవారు ఇలా సిమ్లు అయిపోయిన తర్వాత మనకి ఆ చిన్న చిన్న ఫోన్ల నుంచి ఇప్పుడు కొంచెం స్మార్ట్ ఫోన్లు అనేవి రావడం జరిగింది స్మార్ట్ ఫోన్లతో పాటు కలర్ టీవీలు లేకపోతే స్మార్ట్ టీవీలు కూడా రావడం జరిగింది కాలం మారేకొద్దీ వినోదం ఎలా ఉండేదంటే అప్పట్లో మనం చెప్పినట్లుగా టివి సినిమాలు లేకపోతే ఈ టీవీలు మాత్రమే వినోదం ఇప్పుడైతే ఫోన్లు ట్యాబ్లు లాప్ట్యాప్లు ఇలా చాలా రకాల ఛానళ్ళు లేకపోతే చాలా రకాల వినోదం అనేది బహు విధంగా మారిపోయింది చాలా విధాలుగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది కొత్తలో జియో సిమ్లు అనేవి వారు ఫ్రీగా ఇచ్చేవారు డేటా అంటే నెట్ ఇంటర్నెట్లో మనం ఏదన్నా నేర్చుకోవాలన్నా లేకపోతే ఏయన్నా వీడియోలు చూడాలన్నా ఫ్రీగా వచ్చేలాగా మనకి జియో వాళ్ళు ముందుగా ప్రవేశపెట్టారు జియో డేటా ఫ్రీగా ఇచ్చేవారు సిమ్ ఫ్రీగా ఇచ్చి డేటా కూడా ఫ్రీగా ఇచ్చేవారు వాళ్ళు ఏమి చేశారంటే కొంతకాలం అయిన తర్వాత అవి డబ్బులకి కొనేలాగా చేశారు కొత్తలో జియో సిమ్ జియో సిమ్తో పాటు జియో ఫోన్లు కూడా వచ్చాయి చిన్నచిన్నవి వాటిలో మనం యూట్యూబ్ ఛానళ్ళు అలాంటివన్నీ చూసి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక మన ఇంట్లో ఆడవారికైతే సీరియళ్ళు అనేవి ఉన్నాయి సీరియళ్ళు ఉదయాన్నే మొదలెడతారు సాయంత్రం వరకు ఇంట్లో ఉండి ఏదోకటి చూ స్తనే ఉంటారు సీరియల్లో వారికి అదొక వినోదం అనేది ముఖ్య కారణంగా మారింది వారికి సీరియళ్ళు అనేవి ముఖ్య కారణంగా ఇంకా మన మగవారికి చెప్పాలంటే గనక వార్తలు ఎక్కువ చూస్తారు పెద్దవాళ్ళు వార్తలో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఏముంటాయి ఏదన్నా న్యూస్ ఛానళ్ళో లేకపోతే బిజినెస్ ఐడియాల గురించి తెలిసిన వారు బిజినెస్ ఐడియాలు పెంచడం ఎలా అని కొన్ని వీడియోలు అనేవి వస్తూ ఉంటున్నాయి అలాంటివి చూస్తూ ఉంటున్నారు మనం మన కాలంకు వచ్చేసరికి చాలామంది ఇప్పుడు పదో తరగతి లేదా ఆరో తరగతి నుంచే వారికి ఆన్లైన్ క్లాస్లు అంటున్నారు అలాంటివన్నీ కూడా సాంకేతికత పెరగడంతో మనం ఇలాంటివన్నీ చూడాల్సొస్తుంది సాంకేతికత పెరగడంతో బైజూస్ అని లేకపోతే చిన్నపిల్లలకి స్కూల్లో క్లాసులు కూడా ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి మనం కూడా యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇంకా నెట్ఫ్లిక్స్ అని ఓటీటీలు ఎక్కువ వచ్చేసాయి ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ ప్రైమ్ అని లేకపోతే ఆహా అని ఇలాంటివన్నీ రావడంతో వినోదం కూడా చాలా రకాలుగా మారిపోయింది ప్రతి ఒక్క వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఏదో ఒక వినోదం అనేది మనం ఆస్వాదిస్తూ ఉంటున్నాము దాన్ని అంటే కొన్ని ఛానళ్ళో కొన్ని షోలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఛానళ్ళో కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో సినిమాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా రకరకాలుగా మనం రకరకాల వినోదాలను ఈ సాంకేతికత పెరగడం వల్ల ప్రతిరోజు ఫోన్లో డేటా వేసుకొని మరీ చూడడం జరుగుతుంది ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు చాలా పద్ధతిగా ఉండేది ఆ వినోదం వచ్చినప్పుడు మాత్రమే చూసేవారు దానికి సపరేట్ టైమ్లైన్ అనేది పెట్టేవారు ఈ సమయంలో వార్తలు వస్తాయి ఈ సమయంలో పాటలు రావడం ఈ సమయంలో రేడియో ఆర్జేలు మాట్లాడటం ఇలా జరిగేది కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండడంతో మనం చే మనం చేసే సమయం ఏదైనా కానీ మనం కావాల్సిన సమయంలో ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల ప్రోగ్రాం చూడడం ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాలుగా వార్తలు చూడడం రాజకీయాలు ఈ మధ్యకాలంలో రాజకీయాలు ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి ఏపీ పాలిటిక్స్ అయితే చాలా రకాలుగా ఉధృతగా ఉధృత వాతావరణం నెలకొంది ఇంకొక నెలలో ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా రకాల ట్రోలింగ్స్ లేకపోతే వీడియోలు గట్టా చేస్తా ఉంటున్నారు పబ్లిక్ రివ్యూలు అడుగుతూ ఉంటున్నారు ఇలాంటివన్నీ జరుగుతూ సాంకేతికత వల్ల మనకి జరుగుతున్నాయి కానీ ఇలాంటివన్నీ చూస్తూ మనం వినోదాన్ని చాలా రకాలుగా పొందుతున్నాం